ఎలా ప్రభావితం చేసింది తెలంగాణలో విద్య సాంకేతికని అంటే ఖచ్చితంగా చేసింది అనే చెప్పుకోవచ్చు ఎలా అంటే మనకిప్పుడు ఒకానొక సమయంలో మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం వలన లేదంటే ఏదైనా అప్పటికప్పుడు మనం బయటికి వెళ్ళలేని పరిస్థితి వచ్చినప్పుడు ఈ స్మార్ట్నెస్ అనేవి మనకి చాలా ఎంతో ఉపయోగపడుతున్నాయి జూమ్ మీటింగ్స్ కానీ గూగుల్ మీటింగ్స్ కానీ ఇవన్నీ ఉండడం వలన మనము ఎక్కడ ఉన్నా సరే మనకి కావాల్సినవన్నీ నేర్చుకోగలుగుతున్నాము మనకి ఎటువంటి సందేహాలు ఉన్నా సరే ఈ స్మార్ట్ఫోన్ అనేది మనకు చాలా సహాయం చేస్తుంది మనం అప్పటికప్పుడు ఎవరి దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం లేకుండా మనకి మన విద్యని చాలా బాగా అందిస్తోంది అని నా అభిప్రాయం